హలో హలో సార్

మేము హైదరాబాదులో ఉంటాము కొంచెం చీరాల రావాలనుకుంటున్నాము అక్కడ లొకేషన్స్ ఏమేమి బాగుంటాయి మీరు కొంచెం చెప్తారా

ఉందా సార్

ఓకే సార్

మాకు అంటే ఇంకా వెరైటీస్ ఏమైనా దొరుకుతాయా మేము స్టే చెయ్యాలనుకుంటున్నాము కొంచెమొచ్చి మాకు రాజస్థాన్ కజిన్ ఎక్కడో మీకు తెలుసా సార్

అక్కడ కొంచెం బాగుంటుందంటున్నారు అందుకే మీకు తెలుసా లేదా కనుక్కుందామని ఏమేమి బాగుంటాయి సార్ స్పెషల్ స్పెషల్లో ఏమి ఉంటుందక్కడ

అంటే మనం ఇప్పుడక్కడ స్టే చెయ్యడానిక్కూడా అవకాశం ఉంటుందా సార్ అంటే మనకి స్టే చేసినప్పుడు ఫుడ్డు ఐటమ్స్ సర్వ్ చెయ్యడం కానీ అంత బాగానే ఉంటుందా అక్కడ అది సార్ అంటే మేము అక్కడిక్కొచ్చి ఒక టూ త్రీ డేస్ అక్కడే స్టే చేద్దాము అనుకుంటున్నాము

అయితే బాగానే ఉంటుందంటారా సార్ అక్కడైతే రావచ్చుగా అలాగే సార్ రేపు మార్నింగు కాల్ చేస్తాము

రేపు మార్నింగ్ కాల్ చెయ్యమంటారా సార్ మరి

రేపు మార్నింగ్ మీకు కాల్ చేస్తాను సార్ బయల్దేరేముందు ఓకే సార్